ఇరవై ఒక్కటి పంతొమ్మిది వందల తొంభై ఐదు యాభై రెండు వేల మూడు వందల తొంభై రెండు రెండు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల యాభై ఆరు